ప్రత్యేక అవసరాలు ఉన్నా విద్యార్థులకు ప్రభుత్వం ఇప్పటికీ చేస్తూనే ఉంది ఇంకా ఇంకా కూడా చెయ్యాలి అలాంటివి అంగ చెవిటి పిల్లలకు సహాయం చేస్తున్నారు ఇంకా చెయ్యాలి వాళ్ళకి వాళ్ళకి స్కూల్స్ ఉన్నాయి మాతో పాటే మాతో పాటే స్కూల్లల్లో చదువుకుంటున్నారు కానీ వాళ్ళకంటూ సపరేట్ వాళ్ళకంటూ వేరేగా ఉండాలి అలా లేకుండా మాంతోపాటయినా వాళ్ళకు కావాల్సినవన్నీ ఇస్తూ వాళ్ళ వాళ్ళతో తోడుగా ఉంటే వాళ్ళింకా ముందుకు వెళ్ళగలుగుతరు ఇప్పటికీ చాలామంది ముందుకు ముందుకు వెళ్ళారు చాలామంది చాలా పథకాలు గెలుచుకున్నారు చ ముందడు మన మనకంటే ముందడుగులో ఉన్నారు వాళ్ళ వాళ్ళ శక్తిని తక్కువ చేసుకోవట్లేదు వాళ్ళ సామర్థ్యాన్ని వాళ్ళు పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు వాళ్ళకి ఇంకా ఇప్పటికీ చాలానే చేసింది ప్రభుత్వం ఇంకా వాళ్ళకి మనం ఉన్నామన్న ధైర్యం ఇచ్చి వాళ్ళని సాధిం వాళ్ళని ప్రోత్సహించడానికి మనందరం ఇంకొక ముందడుగు వేసి వాళ్ళని ఇక మన చుట్టూ పక్కల ఎవరున్నా వాళ్ళకి సహాయం చెయ్యాలి నేనైతే చేస్తాను వాళ్ళకి ఇంకా పింఛన్స్ కానీ వాళ్ళకి చాలా ఇస్తున్నారు అలాంటివి ఇచ్చి వాళ్ళకి విద్యా విద్యార్థులకు స్కూల్లల్లో ప్రత్యేకమైన కె వసతులు అం సమకూర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళని ముందుకు వెళ్ళ ఎదగనిద్దాము వాళ్ళు కూడా మనకంటే చాలా గొప్పవాటిని అందుకుంటారు అందుకోవాలని ఆశిస్తున్నాను